అదే అండి మాకు ఆర్డర్ కావాల్సి వచ్చిందండి అదే అండి గోబీ గోబీ మంచురియా టూ ప్లేట్స్ చికెన్ మంచూరియా టూ ప్లేట్స్ చికెన్ బిర్యానీ టూ ప్లేట్స్ కావాలండి చికెన్ మంచూరియాలో మాత్రం కారం తగ్గించి వెయ్యండి మిగతావన్నీ నార్మల్ ఎందుకంటే చికెన్ మంచూరియ వచ్చి పిల్లలు ఉన్నారు అదే అండి సాసెస్ అన్ని విడిగా ప్యాక్ చేసేయండి సాసెస్ ఏమి వేయకుండా నార్మల్ ప్యాకెట్లు వస్తుంది కదా చిల్లీ సాస్ టొమాటో సాస్ అది మాత్రం తనీగా ప్యాక్ చేసి ఇచ్చేయండి గోబీ మంచురియా టూ గోబీ మంచురియా టూ అవునా డిస్ డిస్కౌంట్ ఏమి లేదా అండి అంటే సిక్స్ ప్లేట్స్ ఆర్డర్ పెట్టాను కదా అవునా అవునా క్యాష్ ఆన్ డెలివరీ చేసేస్తాంలెండి చెప్పండి అడ్రస్ చెప్పాలా రాంనగర్ కాలనీలో రాముడిగుడి వీధి డోర్ నంబర్ వచ్చి సిక్స్ డాష్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ డాష్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ అవును అండి పూజ స్కూల్ ఉందండి పూజ ఎలిమెంటరీ స్కూల్ ఉందండి సరే అండి